నమస్కారమండి ఎవరు కావాలండి సరే లోపలికి రండి వచ్చి కుర్చోండి మేము కూడా చాలా రోజుల నుంచి ఒక ఇన్సూరెన్స్ పోలసి తీసుకుందామనుకుంటున్నాను వాటి గురించి నాక్కూడా కొంచెం వివరించండి మా కుటుంభంలో నేను మా వారు ఇంకా మా ఇద్దరు పిల్లలు ఎంతండి సరే అలాగే రండి అంటే ఇప్పుడు మా పిల్లల పేరున పోలసీలు ఎన్ని సంవత్సరాలు కట్టు కడుతూ ఉండాలి మనం పూర్తిగా ఇరవై సంవత్సరాలు డబ్బులు కడుతూ ఉండాలా పోలసీ పూర్తిగా అయిన తర్వాత వెంటనే డబ్బులు ఇచ్చేస్తారండి వడ్డీ ఎంత పడుతుందో చెప్తారా సరే అండి నేను మా వారినడిగి మీకు చెప్తాను మీ నెంబర్ ఇచ్చి వెళ్ళండి సరే అయితే